నేను ఎక్స్పీరియన్స్ చేశాను నెగిటివ్ ఎక్స్పీరియన్స్ సెకండ్ ప్రోడక్ట్లో ఏంటంటే వాషింగ్ మిషన్ అనేది బట్టలు ఉతకడానికి నేను సెకండ్ హ్యాండ్ సెకండ్ ప్రోడక్ట్ తీసుకున్నాను ద అది నాకు ఎన్ని రోజులు ఉపయోగపడలేదు ఎందుకంటే అది ముందుగానే ఉపయోగించారు కాబట్టి అది నాకు కొన్ని రోజులు మాత్రం ఉపయోగపడింది అది నాకు శుభ్రం కూడా చేసేది కాదు దానివల్ల నాకు నెగిటివ్ ఎక్స్పీరియన్స్ చాలా ఉంది అప్పటి నుండి నేను సెకండ్ ప్రోడక్ట్ అనేది ఉపయోగించటం లేదు